హలో అన్నా అన్నా మరి వినాయక చవితి దగ్గర పడుతుంది కదా మరి చందా డబ్బులు వసూలు చేయడానికి వెళదామా అయితే మరి పోయినసారి వినాయకుడివి డబ్బులు వసూలు చేసాము కదా లడ్డు కూడా లడ్డు పాట పెట్టినవి ఉన్నాయి డబ్బులు నీ కాడే ఉన్నాయిగా మరి ఈసారి ఎన్ని అడుగులు పెడదామనుకుంటున్నావు అన్న పది అడుగులా ఆ మరి అవన్నీ డబ్బులు వసూలు చేయడానికి ఎవరైనా ఉన్నారా తెలిసినవాళ్ళు ఎవరైనా మరి ఇప్పుడు ఉన్నారా వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళారా అదే అన్నా మరి అదే వసూలు చేద్దామని మళ్ళీ అదిగాక డీజేలకి వాటిళ్ళకి కూడా కొంచెం డబ్బులు అవసరం కదా మళ్ళీ వసూలు చేసుకుంటే అవును అన్నా మరి వినాయకుడి పెట్టేటప్పుడు మరి పూజారులని వాళ్ళని పిలవాలి కదా మరి వాళ్ళు ఏమైనా మాట్లాడుకున్నారా మళ్ళీ దగ్గరలోనే ఉంది కదా అహ సరే అన్నా మరి అవి వసూలు చేయడానికి మరి బుక్కు అవి పెన్ను ఉంటే మనం వాళ్ళ పేర్లు అవి వ్రాసుకొని కొంచెం పెద్దవాళ్ళు ఉంటే అమౌంట్ ఈసారి కొంచెం ఎక్కువ కలెక్ట్ చేయాలన్నా పోయినసారి కొంచెం తక్కువ అయినాయి అమౌంట్ అందుకనే అడుగుతుంది అవునన్నా మరీ చిన్న డౌటు పోయినసారి వినాయకుని పెట్టినాము కదా అక్కడ గొడవలు అయినాయి కదా మరి ఈసారి గొడవలు కాకుండా మరి చూసుకుంటావా అన్న నువ్వు గొడవ లేకుండా అదే మరి లైటింగ్ అని మళ్ళీ మండపం అన్నీ మాట్లాడుకుంటే కొంచెం ముందే మనం డబ్బులు వసూలు చేయడానికి వెళ్ళాలి ఇవన్నీ ముందే రెడీగా ఉంటే సరే అన్న మరి నేను రేపు ఫోన్ చేస్తాను రేపు వెళ్ళి మరి వసూలు చేద్దామా ఇద్దరం వాళ్ళని కూడా తీసుకొని రా ఎవరో ఉన్నారు అన్నావు కదా మొత్తం పోయి కలెక్ట్ చేద్దాము సరే అన్న మరి ఉంటాను